వినాయక చవితికి మన వీధిలో డీజేలు అవి ఇవి పెట్టుకుని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు తరువాత పెద్దవాళ్ళు కూడా వినాయకుడి నిమజ్జం రోజు పెద్దగా డీజేలు పెట్టి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ బాగా డ్యాన్సులు వేసుకుని ఈ రోజుల్లో అన్నీ కామన్గానే డ్యాన్స్లు జరిగిపోతున్నాయి ముఖ్యంంగా మన దసరా శరన్ నవరాత్రులయితే భక్తి భక్తి తరపున భక్తిగా ఆ పది రోజులు భరతనాట్యాలు కూచిపూడి డ్యాన్సులు అలాంటివి చేసుకుంటుంటారు తరువాత ఇప్పుడు న్యూ ఇయర్లకి గొబ్బెమ్మ పండుగులకి వీటన్నిటికీ ఇంట్లో ఇక పెళ్ళిళ్ళు రిసెప్షన్లు వీటన్నిటికీ డ్యాన్సు ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అందరూ ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ కామన్గా డ్యాన్స్ వేసుకోవడం ఇలా అలవాటయిపోయింది ఇంకా మనం ఈ రోజుల్లో ముసలి వాళ్ళు కూడా వేస్తుండడం మనం చూస్తున్నాము టీవీల్లో వాటిలో ఈ ప్రతీ ఒక్కదానికి వాళ్ళు కూడా అలాగే వేస్తూ ఉన్నారు ఎందుకంటే అదొక సంతోషంగా మనం మన సంతోషాన్ని మనం అలా వ్యక్తం చేసినట్టు ఉంటుందని ఈ డ్యాన్సులు బాగా అందరి పట్ల ప్రభావితం చేస్తున్నాయి ఆ కాసేపు బాగా ఆనందంగా ఉండడానికి అందరికీ మూడు బాగుండడానికి బాగా ఆహ్లాదంగా ఉన్నాయి